బ్రో ఇప్పుడు నేను మంచిర్యాలలో ఉన్న ఇక్కడికి చేరడానికి అసలు ట్యాక్సీకి ఎంత టైం పడుతుంది మరి ఒక ఇది ఇప్పుడు దీనికి ట్రాఫిక్ లేని ఏమన్నా షార్ట్కట్ రూ రూట్ ఏమన్నా ఉందా అవి నాకు డీటైల్స్ కావాలి ఇప్పుడు ప్రెస్ంట్ మనం పోతు ఉంటే అవును బ్రో ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం కదా ఇప్పుడు మా ఈ చెన్నూరు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం ఓకే చెన్నూరు దాటినాక హైవేలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది మనం ఇక్కడ ఇరుక్కున్నాం కదా ఇప్పుడు అదే మనం మన మంచిర్యాల వెళ్ళేకి అసలు ఎంత టైం పడుతుంది నాకు అర్ధం అవ్వట్లేదు ఎందుకంటే నాకు అర్జెంట్ ఉన్నది అదే షార్ట్కట్ రూట్స్ ఏమి లేవు అని ఇటు తీసుకు వచ్చినావు కదా మరి అటు ఇటు కాకుండా ట్రాఫిక్లో ఇరుక్కున్న సిట్యువేషన్ ఇప్పుడు వచ్చింది ఇరుక్కున్నాను నాకేమో ఇప్పుడు లే లేట్ అవుతుంది నైన్ థర్టీకి నా ప్లేస్కి నేను చేరుకోవాలి ఎందుకంటే నా డ్యూటీ టైం అయింది ఇప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కున్నాం అదేమో మరీ టూ మచ్ హెవీగా ఉంది ఇప్పుడు మరి చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది ఒక టెన్ మినిట్స్ వరకు అయినా ఓకే మరీ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంటే మాత్రం నేను ఇచ్చే డబ్బులు నీకు ఇయ్యను